నమస్కారం నేను ఉబర్ను వాడదాము అనుకుంటున్నాను నేను రేపు ఉదయం తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్కు వెళ్ళాలి అయితేనే నాకు బాగా పరిచయం ఉన్న ఒక డ్రైవర్ రావటానికి వీలుపడలేదు అందుచేత ఉబర్ను వాడడం అనుకున్నాను అది ఎలా ఉంటుంది దానికి నీవు ఇచ్చే రేటింగ్ ఎంత వారి సరి అయిన సమయానికి తీసుకుని వెళతారా లేకపోతే నేను నా రైలును అందుకోలేను